హలో ఆ భయ్యా నేను రీసెంట్గానే ఒక జీన్ ప్యాంటు ఆర్డర్ ఇచ్చాను ఆ జీన్ ప్యాంటు నాకు చాలా పెర్ఫెక్టుగా ఫిట్ అయింది నేను అనుకున్న సైజులోనే చాలా కంఫర్టుగా స్ట్రెచబుల్గా చాలా బాగుంది నన్ను అడిగితే కనుక దిస్ ఈస్ వర్త్వైల్ నేను కొన్న ప్రైజ్కి సో దీనికి అయితే నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను సో ఎవరైనా బుక్ చేసుకోవాలని అనుకుంటే చాలా బాగుంది క్వాలిటీ బాగుంది నెక్స్ట్ క్లాత్ బాగుంది ఫిటిషెస్ బాగుంటాయి అందరికి చాలా బాగా నచ్చుతది థ్యాంక్ యు